మన వరంగల్ జిల్లాలో చాలా స్థలాలు చరిత్రాత్మక స్థలాలు ఆలయాలు కోటలు పురాతన వస్త్ర ప్రదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఆలయాలు వచ్చేసి బాగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు భద్రకాళి టెంపుల్ వెేయి స్తంభాల గుడి శ్రీ పద్మాక్షి టెంపుల్ త్రిశక్తి పీఠం ఇన్ని ఇన్ని ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి ఇంకా కోటలు వచ్చేసి వరంగల్ కోట వరంగల్ కోట ఉంది ఇవన్నీ పురాతన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు ఈ కాలంలో అందరూ వీటిని ప్రదర్శించాలంటే టిక్కెట్ కొనుక్కొని ఇవన్నీ చూడాల్సి వస్తుంది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డబ్బుతో కూడుకున్న పని అయిపోయింది ఈవెన్ ఆలయాలను చూడడానికి కూడా ఆ అంత ప్రజలు ఎక్కువగా సమయం గడపడానికి భద్రకాళి టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారిని చూసినా క్షణం వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ అక్కడ చెట్లు చల్లదనం వల్ల ఇంకా వాళ్ళ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువగా భద్రకాళి గుడికి వస్తుంటారు